నేను రమేష్ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను ఎయిత్ ఏ సెక్షన్ రమేష్ ఏంటంటే రమేష్ని మూడు రోజులుగా నేను ఊరులో ఉండటం లేదు మా అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళాలి మా మేనల్లుడు ఒక మ్యారేజు ఒకటి ఉంది మేము హైదరాబాదు వెళ్ళాల్సి ఉంది దాని కోసం మేము అడిగాను అబ్బాయిని కూడా సెలవు గురించి అడిగితే సెలవు పెట్టడానికి మీ దగ్గరికి రమ్మని చెప్పారంట పర్మిషన్ కోసం చూస్తాం అండి అవునండి అదే దాన్ని గురించి మాట్లాడదామని ఇప్పుడు ఆ యూనిట్ టెస్ట్ స్కిప్ అయితే ప్రాబ్లెమా అండి అంటే రీకండక్ట్ చేసేది ఏమి ఉండదా ఎగ్జామ్ అవునండి కాని మరీ దూలం దూరం చుట్టాలు కూడా వాళ్ళు కూడా తీసుకురమ్మన్నారు దాని కోసం ఇప్పుడు పర్మిషను ఇవ్వడం కుదురుతుందా లేదా అని అడగటం కోసం కొంచెం చూడండి అంటే మళ్ళి రీకండక్ట్ చేసేది ఏమైనా ఉంటే నేను ప్రిపేర్ చేస్తాను వాణ్ణి ఎమ్ ఏమేమి ఎలా చదవాలి అనేది కొంచెం ఓకే

అవునండి అవునండి ఎందుకంటే మా అబ్బాయిది కూడా ఫ్యూచర్ కాబట్టి నేను అంత ఫోర్స్ చేయకపోదును కాకపోతే దూరపు వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు పిలిచారు దాని కోసం ఇదిగోండి ఇప్పుడు లెటరు తీసుకొచ్చాను ఇది కూడా అవసరమా ఇవ్వాలా లెటర్ చూడండి ఇది ఇది ఇది ఇలా ఉంటే పర్లేదా మళ్ళీ ఏమైనా రాయమంటారా చూడండి అవి అన్నీ వేసాము అండి అవునండి అవీ పెట్టి ఇచ్చాను మేము కరెక్ట్గా ఒక ఐదు రోజులకి మేము సెలవు తీసుకుంటున్నామండి ఇప్పుడు హెడ్మాస్టర్ని కానీ ఎవరినైనా కలవాలంటారా సరేనండి ఇంకా ఏమైనా ఇంకేమైనా ప్రాబ్లమ్ వేరే సార్ని ఎవరినైనా కలవాల్సి ఉంటుందా ఓకే అండి ఆ లెటరు ఇవ్వండి ఖచ్చితంగా అండి అది అంతా నా భాద్యత కాబట్టి మా అబ్బా అబ్బాయి మళ్ళీ బెంగ పడితే దాని గురించి నేనే కదా చూసుకోవలసింది నేను అవి అన్నీ చూసుకుంటాను అండి సరే